నేను మా స్నేహితులతో కలిసి హర్రర్ మూవీ చూడాలని అనుకున్నాను చూడాలనుకుంటున్నాను అదే మూవీ నైట్ ఎందుకంటే స్నేహితులతో కలిసి చూడటం వల్ల చాలా ఆనందం గానూ ఆత్రుత గానూ ఉత్సాహం గానూ ఉంటుంది అందువల్ల స్నేహతులతో కలిసి హర్రర్ మూవీ ఎంచుకుంటాను అండ్ అలాగే ఓన్లీ హర్రర్ ఒక్కటే కాదు లవ్ నెక్స్ట్ కామెడీ ఇలా ఇలా ఇలాంటి మూవీస్ ఫ్రెండ్స్ స్నేహితులతో కలిసి చూ చూడటానికి

బాగా ఎంచుకుంటాను ఆనందిస్తాను అది అందువల్ల స్నేహితులతో ఇలా మూవీ నైట్ హర్రర్ మూవీస్ కామెడీ మూవీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము